గేమింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ చదువులోనే ముందు ఉండరు గేమ్స్లో కూడా చాలామంది ఫాస్ట్ ఉంటారు నా ఇప్పుడు చదువు ఒక్కటే జీవితానికి మార్గం కాదు కాదు కదా చదువుతోపాటు గే గేమ్స్ ఉండాలి అంతేకాకుండా కళల నైపుణ్యం కూడా ఉండాలి చదువు ఒకటే విజయం వర్తి వరిస్తుందని మనం ఎప్పుడు అనుకోకూడదు గేమింగ్ గేమ్స్లో కూడా భవిష్యత్తు బాగానే ఉంటుంది ఇప్పుడు ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో మనం ఎన్నో ట్రోఫీలు సాధించిన మళ్ళీ అది ఇంటే ఇంటర్నేషనల్ లెవెల్కు వెళ్ళినా కానీ అక్కడ మనం ఎన్నో ట్రోఫీలు భారతదేశానికి తీసుకువస్తే వాళ్ళు మనకి ఈ ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పిస్తున్నారు అందువల్ల చదువు ఒకటే భవిష్యత్తుకు మార్గం కాదు గేమ్స్లు గేమ్స్ చదువు రాని వాళ్ళు గేమ్స్ ఆడినా కానీ వాళ్ళకి మంచి భవిష్యత్తు జరుగు దొరుకుతుంది ఆ భవిష్యత్తులో గవర్నమెంట్ ఉద్యోగం వరిస్తుంది కూడా ఎందుకంటే మనం నేషనల్ లెవెల్లో ఆ మంచి ఆ గుర్తింపు తెచ్చుకోని ఇంటర్నేషనల్లో లెవెల్లో కూడా ఆడి ఇంటర్నేషనల్లో కూడా నెంబర్ వన్ పొజిషన్లో మనం ఉన్నాం అనుకో లైక్ చెస్లో ఇంకా బాడ్మింటన్లో టెన్నిస్లో వాళ్ళ ఇప్పుడు పెద్దపెద్ద స్టార్స్ని చూస్తే ఎగ్జాంపుల్గా ఎంఎస్ ధోని తీసుకుంటే ఆయన ఇప్పుడు మిలిటరీలో ఒక జాబ్ చేస్తున్నాడు ఒక ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇచ్చారు ఆయనకి ఒక ధోనియే కాకుండా ఎవ్రీ ఈ ప్లేయర్ మన భారతదేశానికి ఏదో ఒకటి కప్పు సాధిస్తే ఏదో ఒకటి తీసుకొస్తే వాళ్ళకి మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారు గవర్నమెంట్ ఉద్యోగమే కాకుండా కొన్ని ఆర్థికంగా సహాయం కూడా చేస్తారు మనీ కూడా ఇస్తారు అంతే అంతేకాకుండా కార్స్ వాళ్ళకి బైక్స్ అవి కూడా బహుమతిగా వస్తాయి మహేం టెక్ మహీంద్ర కంపెనీ వాళ్ళు వేరే వేరే కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళకు బహుమతిగా కార్లు ఇస్తారు దాని గేమింగ్లో గేమ్స్లో కూడా మంచి భవిష్యత్తు కూడా దాగి ఉంది యువతకి